ఒక ప్రదేశం ఏదైనా చారిత్రకంగా సంరక్షణ చేయాలంటే దానికి పర్యాటకం చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు పర్యాటకం అనేది లేకపోతే అనేక అసంఖ్యక చర్యలకు కూడా అది సాంస్కృతిక వనరులన్నది యూజ్ అవుతూ ఉంటుంది అందుకని మనం ఏదైనా ప్లేస్ ఉందంటే ఇప్పుడు తాజ్మహలే తీసుకుంటే తాజ్మహల్ని మనం ఎంతో అందంగా దాని యొక్క చరిత్ర గురించి అది దాని యొక్క అది ఎలాగ మన ముందు ఉందో దాని యొక్క విశిష్టత గురించి సం సంరక్షణ గురించితో పాటు మనం వివరంగా పర్యాటకులతో మాట్లాడి చర్చిస్తూ వాళ్ళని పర్యాటకంగా వచ్చిన వాళ్ళతో మనం సరిగ్గా మాట్లాడి వాళ్లకి వివరిస్తూ పర్యాటం ఇది ఇలా ఉండేది మన దాని యొక్క చరిత్ర గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటే మనం ఆ దానికి సంబంధించి ఆ ప్రదేశంలో సా సాంస్కృతిక కార్యక్రమాలు వనరులను సంరక్షించుకుంటూ తాజ్మహల్ అనే దాని గురించి చాలా విశిష్టంగా మనకిది పర్యాటకంగా ఎంతో ఉపయోగంగా ఉంటుంది వచ్చే వాళ్ళందరికీ మనం మంచిగా రిసీవ్ దాని యొక్క గొప్పతనాన్ని చెప్తూ పోతూ ఉంటే దానితో బాటు దాని యొక్క అందాలను ఫోటోల రూపంలో ఫోటోలు తీసి అలాగే అనేక ఇన్స్టాగ్రామ్లు సోషల్ నెట్వర్కింగ్లో దాని యొక్క విశిష్టతను మనం పబ్లిష్ చేస్తూ ఉంటే ఒక సంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ యొక్క చరిత్ర గురించి దాని యొక్క పాటల రూపంలో గాని లేకపోతే మనం అక్కడ ఉన్న అక్కడ ఉన్న వనరులను మనం సద్వినియోగం చేసుకోగలిగితే అక్కడ ఉన్న ప్రజలతో దాని యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్న లోకల్గా కల్చరల్ యాక్టివిటీస్ అంటే కల్చరల్గా మనం మాట్లాడతూ సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో అవేర్నెస్ మనం ప్రజలలోని తీసుకువెళ్ళి దాని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటే దానికి వేరే వేరే వేరే దేశాల నుంచి ప్రదేశాల నుంచి వచ్చిన పర్యాటకుల్ని మనం వాళ్ళకి తో మంచిగా ఉండి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మాకు ఇది ఇలా ఉండేది మా యొక్క సంస్కృతి ఇది సంప్రదాయాలు ఇది ఇలా చేసుకుంటూ మనకు వాళ్ళతో మాట్లాడతూ వాళ్లతో మాట్లాడతూ ప్రభావితం చేస్తే దానివల్ల వచ్చే పర్యాటకులు ఆహా ఇది వాటి యొక్క చరిత్రను తెలుసుకొని ఇంకా దాని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు వేరే వాళ్ళ యొక్క గ్రూపుల ద్వారా గాని సోషల్ నెట్వర్క్ ద్వారా గాని చేసుకుంటూ అనేకమంది ఇంకా పర్యాటకంగా వస్తూ ఉంటే మన యొక్క సంస్కృతి చరిత్ర ఆ యొక్క ప్రదేశంలో ఉన్న తాజ్ విశిష్టతను అందరికీ తెలుస్తూ దేశ విదేశాలని ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళకి కూడా ఒక ప్రదేశం గురించి తెలుస్తుంది దాని యొక్క గొప్పతనాన్ని అలాగే ఏక్కడ ఏ ప్రదేశం ఉన్నా సరే ఆ యొక్క ప్రదేశ విశిష్టతను ఆ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని మనం లోకల్గా ఉన్న ప్రజల ద్వారా అక్కడ అనేక రకాలైన సంస్కృతి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే పర్యాటకంగా అది మనకి ఒక రకంగా మనకి బా అభివృద్ధి అవుతాం మనతోపాటు పర్యాటకులు రావడం వల్ల మనం ఆటోమేటిక్గా ఆర్థికంగా అభివృద్ధి అవుతూ ఉంటాం పర్యాటకులు కూడా వాళ్ళ యొక్క ఆనందంగా ఆహా ఏ మంచి ప్లేస్ ఉంది కార్యక్రమాలు బాగున్నాయని చెప్పి వాళ్ళు ఇంకా ప్రభావితం అవుతారు ఇది ఇలా చేసుకుంటూ ఉంటే సంస్కృతిక సంరక్షణకు పర్యాటకం కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది ఉన్న గొప్పతనాల్లో పర్యాటకం ఉన్నది చాలా ముఖ్యమైన విద్దేశ అందుకే ఒక ప్రదేశం గురించి ఎప్పుడూ మంచిగా దాని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలాగా మనం యూట్యూబ్ గాని ఇంస్టాగ్రామ్ సోషల్ నెట్వర్క్లలో గాని చేసుకుంటూ పోతే ఇది చాలా ఉపయోగపడుతుంది అనేక పర్యాటకం కూడా ప్రభావితం అవుతుంది